తెలుగు మనం నేర్చుకోవడానికి లేదంటే వినడానికి చాలా సులువుగా ఉంటుంది తెలుగు అనేది మనం ఈజీగా చాలా సులభంగా నేర్చుకోవచ్చు వేరే మన హిందీతో పోలిస్తే హిందీ కొంచెం కష్టంగా ఉంటుంది దాంట్లో అక్షరాలు కూడా అన్నీ ఒకేలాగ కనిపిస్తూ ఉంటాయి కానీ మనం తెలుగుకు వచ్చేసరికి ప్రతిదీ చక్కగా గుండ్రంగా ఉంటుంది కానీ ఇది హిందీ చూసినట్లయితే మనకి అన్ని ఒక అడ్డ గీత ఉండి దాని చుట్టూరే అన్ని ఉంటాయి దానివల్ల అన్ని అక్షరాలు ఒకేలాగ కనిపిస్తాయి ఉదాహరణ చూసినట్లయితే సాని రా రెండు ఒకేలాగా ఉంటాయి దానికి మాత్రమేమో ఒక రూపాయి నోటు మీద ఉన్నే రా లాగ ఉంటుంది కానీ సా మాత్రం అలాగ ఉంటుంది కానీ మనకి రా ఏమో చక్కగా గుడ్రంగా ఒక సున్నా ఉండి దానిపైన తలకట్టు ఉంటుంది అదే శ శ ఏమో మెలికలు తిరిగి చాలా అందంగా నాట్యం చేస్తున్న ఒక మనిషిలాగా శ కనిపిస్తుంది మన మన తెలుగు భాషని అదే వెస్ట్రన్ ఇండియన్ ఇటాలియన్ ఇటాలియన్ అని కూడా అంటారు ఎందుకంటే అది ఇటాలియన్ ఎంత అందంగా రాస్తారో దాని తర్వాత అందమైన భాషగా మంది పరిగణలోకి తీసుకుంటుంటే రాతలు చాలా స్పష్టంగా చాలా నీట్గా ఉంటుందని అంతే కాకుండా అర్థం చేసుకోవడానికి కూడా చాలా సులువుగా అర్థమయిపోతుంది మనది మన దగ్గర ఎవరన్నా వచ్చి ఒక పది రోజులు ఇరవై రోజులు ఉన్నారు అంటే మన భాష వాళ్ళకి చాలా సులువుగా అర్థమవుతుంది కానీ మనం ఇరవై రోజులు పది రోజులు అలాగా ఒక హిందీ మాట్లాడే ప్రాంతానికి వెళ్ళీ ఉన్నట్లయితే మనకి అంత సులువుగా హిందీ రాదు ఎందుకంటే కొంచెం అక్షరాలు పలకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ మనది మాత్రం చాలా తేలికైన భాష వలన చాలా సులువుగా ఉంటుంది దాని వల్ల మనకి తెలి నాకు అయితే చాలా తెలుగు అంటేనే ఇష్టం కానీ తెలుగు మాత్రం అన్ని చోట్ల వాడరు కాబట్టి హిందీని అధికారిక భాషగా నిర్ణయించమైంది కానీ నా మట్టికి అయితే తెలుగు అనేది చాలా సులభమైంది అందరికీ అర్థమయ్యే భాషగా నేను అనుకుంటాను